జలుబు పోగొట్టడానికి వేడిగా పాలు కాచుకొని పొడిలాగ మెత్తగా నలగ కొట్టిన మిరియాలను దాంట్లో కలిపి వాటిలో వేసి పాలు మరిగేంత వరకు ఉంచి వాటిని వెచ్చగా ఉన్నప్పుడు తాగడం లేదా వేడి నీటిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఆవరి పట్టుకోవడం లాంటి గృహ చిట్కాలు మా ఊరిలో సాధారణంగా పాటిస్తు ఉంటారు